రెస్టారెంట్ రెస్టారెం బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము ఎప్పనుండో తినాలి తినాలి అని మాకు కోరిక ఉండేది మా పిల్లలు మేము రెస్టారెంట్ అక్కడ నుండి తెప్పించుకుందామని మాకు కోరిక ఉండేది అది ఆర్డర్ పెట్టుకున్నాము ఆర్డర్ పెట్టుకున్నాక మేము అనుకోకుండాా వేరే కాడికి పోవాలి అక్కడకి వెళ్ళాక అక్కడ చుట్టాలు ఉండమంటే అక్కడే ఆగిపోయాముఅక్కడే ఆగిపోయిన వాళ్ళు అయ్యో మనం బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము కదా మరి ఎలా మళ్ళీ మళ్ళిపోతారని మళ్ళీ ఫోన్ చేశాము డెలివరీ బాయ్కి ఫోన్ చేశాము ఫోన్ చేసి మరి ఇక్కడ మేము గాంధీ నగర్లో ఉన్నాము తీసుకురా అని అంటే వాళ్ళు అక్కడ గాంధీనగర్ తీసుకొచ్చారు అక్కడ మేము మా పిల్లలు మా చుట్టాలు అందరం తిన్నాము తిన్నాక మంచిగా ఉంది ఎక్క ఎక్కడ రెస్టారెంట్ మంచిగా ఉంది అని వాళ్ళు కూడా సంబరపడ్డారు మంచిగా వాళ్ళు కూడా తిన్నారు మళ్ళీ మేము కూడా ఆర్డర్ పెట్టుకుంటాము మంచిగా ఉంది అని అన్నారు గాంధీనగరలో గాంధీనగరలో ఉన్నాము మేము అక్కడ గాంధీనగర్ తెమ్మంటే పట్టుకొచ్చాడు ఆయన మేము ఎల్బి నగర్లో ఉంటాము ఎల్బి నగర్ నుండి మేము ఆర్డర్ చేసుకున్నాము రెస్టారెంట్ నుండి మా పిల్లలు అందరు మంచిగా ఎప్పటి నుండో తినాలి తినాలి అనిన అనుకుంటున్నాము అనుకుని మేము ఆర్డర్ చేసుకున్నాము ఆర్డర్ చేసుకున్నాక అనుకోకుండా మేము గాంధీనగర్ పోయాము గాంధీనగర్ వెళ్ళాక అయ్యో ఎలా మనం మరి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము కదా ఎలా అని ఆయనకు ఫోన్ చేశాము రెస్టారెంట్ ఆయనకు ఫోన్ చేసి ఇలామేము గాంధీ నగర్ పోయాము మరి అక్కడకి తీసుకురాావాలి అంటే అబ్బాయి అక్కడకి తీసుకొచ్చి తీసుకొచ్చిన వాళ్ళు మా చుట్టాలు మేము అందరం తిన్నాము తిని మంచిగా ఉందని బిర్యాని మంచిగా ఉందని మేము కూడా ఆర్డర్ పెట్టుకోవాలి అని వాళ్ళు కూడా అన్నారు